నమస్కారమండి సహారా ట్రావెల్సే కదండి నా పేరు అజయ్ అండి నేను మీ దగ్గర ఒక ట్యాక్సీని బుక్ చేసుకుందాము అనుకుంటున్నానండి అంటే ఒక ఏడుగురు మా కుటుంబ సభ్యులతో కలిపి నేను ఒక టూర్ దూరంగా ఒక టూర్ వేద్దాం అనుకుంటున్నాము అండి ఒక నాలుగు రోజులు ఉంటుంది అది తిరిగి రావడానికి మంచి కార్ ఏదన్నా ఉంటే చూసి చెప్తారని ఎంత పడుతుందో ఏంటి కారు అలాగే కిలోమీటర్కి మీ రేట్ ఎంత కారుకు ఎంత తీసుకుంటారని అడుగుదామని వచ్చానండి అవునండి అంటే డ్రైవర్ అక్కర్లేద్దండి మేమే డ్రైవ్ చేసుకుంటాం కారుని నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది ఇక్కడ విజయవాడలో మొదలై మేము ఇలాగా హాయ్లాండ్ చూసుకుని హాయ్లాండ్ తర్వాత అలాగా మారేడుమెల్లి రంపచోడవరం ఇలా వాటర్ ఫాల్సు అలాగే కొండలు అలా చూడాలి చూడటానికి ఒక నాలుగు రోజులు అలా గుడిసెకు కూడా వెళ్ళి రావడానికి ప్లాన్ చేసామండి మొత్తం ఫ్యామిలీ అందరము అవునండి ఇక్కడి నుంచి గుడిసె గుడిసే అవుతుందో లేదో చెప్పలేను కానీ అండి మారేడుమెల్లి రంపచోడవరం వరకు అయితే కంపల్సరీగా వెళ్తామండి అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ రావాలి అవునండి డ్రైవర్ అక్కర్లేదు కావాలంటే మీకు అడ్వాన్స్ పే చేసీ నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది కిలోమీటర్కి ఎంత తీసుకుంటారు అదే మా ఏడుగురి సరిపడే మంచి కండిషన్లో ఉండే కారు ఇస్తే మాకు కొంచెం సహాయంగా ఉంటుంది

అవునండి ఐదు రోజులు ప్రయాణం ఉంటుంది అండి అంటే మేము మూడు రోజులు వెళ్ళడానికి రెండు రోజులు వెళ్ళి రావడానికి అన్నట్టు అనుకున్నాము ఐదు రోజులు అనుకున్నాము కుదిరితే నాలుగు రోజులు లేకపోతే ఐదు రోజులు పడుతుంది అండి కిలోమీటర్కి మీరెంత తీసుకుంటారండి సరేండి వచ్చాక చెప్తారా కిలొ అయితే కొంచెం అడ్వాన్స్ తీసుకోండి ఈ ఐదు వేలు మేము మిగతావి అన్నీ వచ్చిన తర్వాత కార్ ఇచ్చిన తర్వాత మిగతాది పే చేస్తాము సరేనండి మాకు రే రేపు ఉదయం ఆరు గంటల కల్లా మాకు బండి మాకు అప్ప చెప్తే మేము వెళ్ళడానికి కొంచం త్వరగా బయలుదేరడానికి సహాయంగా ఉంటుంది సరేనండి ఉంటాను